హలో చెప్పండి మేడం ఏం కావాలి మీకు అవును పుష్ప ఫ్లవర్స్ షాప్ అండి మాది మీకు మాదగ్గర బంతి పూలు ఉంటాయి రెడ్ బంతి ఉంటుంది ఎల్లో బంతి ఉంటుంది ఇంకా చామంతి పూలు పువ్వులు ఉంటాయి ఇంకా రోసెస్ కూడా ఎల్లో రోసస్ ఉంటాయి రెడ్ రోసస్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్ ఉంటాయి చామంతులు కూడా చిట్టి చామంతులు ఉంటాయి పెద్ద చామంతులు ఉంటాయి ఇట్లా అన్ని రకాల పువ్వులు ఇట్ల మాలలు కట్టి కూడా ఉంటాయి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా మా దగ్గర ఉంటాయి మేడం మీకు ఏమేమి కావాలి మీకు పెద్ద పెద్ద బంతిపూలు సరిపోతాయి అంతేకాకుండా కొంచెం తంగిడి పువ్వు అట్లాంటివి కూడా మేము అమ్ముతాము ఎందుకంటే ఇప్పుడు దసరా ఫెస్టివల్ సీసన్ కాబట్టి మేము అట్లాంటి ఫ్లవర్స్ కూడా అమ్ముతాము మీకు ఏ ఏ ఫ్లవర్స్ కావాలో కిలోల చొప్పున్న ఎట్లా అయితే మీకు కావాలో మీరు చెపితే దాని విధివిదమైన రేటు చెప్తాము

కిలో బంతి పువ్వులు వచ్చేసి అరవై రూపాయలు మేడం మీకు ఏ కలరు బంతిపూలు కావాలన్నా సరే అరవై రుపాయిలు మళ్ళీ మీరు ఇట్లా ఎక్కువ తీసుకుంటే కొంచెం పది రూపాయలు తక్కువ చేసి యాభై రూపాయాలకి అమ్ముతాము చామంతులు మాత్రం చెట్టాకు చెట్టాకు చొప్పున అమ్ముతాము

జాస్మిన్ అవసరం లేదా

జాస్మిన్ అవసరం లేదా జాస్మిన్

అట్లా అన్ని రకాల ఫ్లవర్స్ మేము మీకు ఓకే మేడం ఈ దసరాకి మంచి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కొంచెం తక్కువ రేటుకే మీకు అందిస్తాము ఓకే థ్యాంక్ యు మేడం ఓకే మేడం సరే మేడం సరే అండి ఓకే బాయ్